హలో హలో ఏం రజిత ఇట్లా వచ్చినావు వచ్చావా అంటే ఏమైంది ఏమి పెళ్ళి ఉందా అచ్చచ్చా సరే ఏమేమి కొ ఏమేమి కొనాలనుకుంటున్నావు

తీసుకోవాలా సరే అయితే అయితే చూద్దాం ఎక్కడ షాపు ఎటువంటి షాపుకి పోదాం అనేది అనుకుంటున్నావా నీకేమైనా ఐడియా ఉందా నేను తీసుకపోవాల్నా అవునా సరే సరే అయితే నాకు తెలిసిన షాప్లు ఉన్నాయి మనకు కరక్ట్గా మంచి ధరలు ఉండే అది షాప్కి వెళ్దాము అక్కడికి పోయి తీసుకుందాము తర్వాత ఇంకా ఏం కొనాలనుకుంటున్నావు ఒట్టి ఈ రెండేనా ఇంకేమన్నా ఉన్నయా

అవునా ఇప్పుడు వీళ్ళు చేస్తరు కదా షోరూం కంటే షోరూంలో కంటే ఇప్పుడు కౌసలోళ్ళు చేస్తారు కదా వాళ్ళు చేసే దగ్గర అక్కడ చేపించుకుంటే ఎట్ల ఉంటుంది అక్కడ అయినా పర్లేదా కాకపోతే మనకి ఇక్కడ డిజైన్లు ఏం డిజైన్లు ఆ డిజైన్లు మనకి కావాల్సిన డిజైన్లు ఇచ్చేయొచ్చు అక్కడ పోతేనేమో షాప్కి పోతే ఇంకా చాలా రకాల డిజైన్లు ఉంటాయి ఓ పని చేద్దాం ఓ పని చేద్దాం ఆ పెద్ద షాప్కే పోదాము ఎందుకంటే ఎన్నో రకాలు ఉంటాయి కదా ఎన్నో ఎన్నో వెరైటీస్ ఉంటాయి అక్కడ పోతే నీకు ఒకటి కాకపోతే ఒకటి నచ్చుతుంది అక్కడ తీసుకుందాం క్వాలిటీ కూడా ఒక మంచిగానే ఉంటుంది నాకు తెలిసిన షాప్ ఉంది పెద్ద షాప్ అది అక్కడకి పోదాం సరేనా సరే సరే సరే అయితే